అదే డాక్టర్ గారాండి నా పేరు కోటీశ్వరావు సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నాకు కొద్దిగా గుండెలో నోప్పిగా ఉంటుంది సార్ గుండేల్లో నొప్పి తలకాయ నొప్పిగా ఉంటుంది తల తిప్పుతుంది మోకాలు నొప్పులు సార్ బాగా బాడి నీరసం వస్తుంది చెమట్లు పడుతుంది సార్ ఒళ్ళు మళ్ళీ అసలు ఎం అర్థం కాట్లేదు సార్ బాగా నీరసంగా ఉంటుంది మీరు డాక్టర్ గారు ఏమైనా సలహా ఇస్తారని చెప్పి ఫోన్ చేశాను సార్ బాగా ఆ వయసు అరవై రెండు సంవత్సరాలు సార్ నాది వయసు బాగా ఇంతక ముందు బీపీ షుగర్లు ఏం లెవ్ ఇప్పుడెంటో అసలు అందులో వళ్ళంతా అదో రకంగాను తలకాయ తిప్పుతుంది గుండెల్లో నొప్పిగా ఉంటుంది బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్ మోకాల్నెప్పులు కూడా ఉంటున్నాయి సార్ కొంచెం దూరం నడవాలంటే వాటి గురించి ఏమైనా మీరు సలహా ఇస్తారు అని చేసాను సార్ ఆ ఆ ఆ ఆ మ్మ్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ ఆ మ్మ్ మగ తలకాయ తిప్పుతోంది సార్ మ్మ్ ఆ ప గుండేల్లో నొప్పిగా కూడా బాగా ఉంటుంది మోకాలు నొప్పులుగా ఉంటున్నాయ ఆ

ఆ గ్యాస్ కూడా ఏమో సార్ ఉండేమొ డౌట్గా ఉంది సార్ త్రెన్పోస్తుంది ఎక్కిళ్ళు ఆ ఆ బాగా అవుతుందండి బాగా అవుతుందండి

సరే సార్ నమస్తే సార్ హాస్పిటల్లో కలుస్తాం సార్